ఆ నమస్కారమండీ నమస్కారం అదే ఇప్పుడు మాది ఒక సెంట్ స్థలం ఉందండి ఇంటి ముందు అయి దానిమిత్తం దానికి కొంచెం స్లాబ్ వేసి కొద్దిగా రేకు షెడ్డు వేస్తే బాగుంటుందా లేదా స్లాబ్ వేస్తే బాగుంటుందా దానికోసం మాట్లాడదామని చెప్పి రమ్మన్నానండి ఆ ఇంటి ముందు ఉన్నది ఇదేనండి ఈ స్థలంలోనే వెయ్యాలి కొంచెం ఎవరైనా వచ్చినప్పుడు గట్రా కొంచెం ఇబ్బంది అవుతుంది మాకు ఉండటానికి అది ఇది అయితే బాగుంటుందేమో రేకు షెడ్డు అయితే బాగుంటుందా డైరెక్ట్ స్లాబె వేసుకుంటే బాగుంటుందా అనేది మీరు చెప్తారు చూసి చెప్తారు అన్నట్టుగా రమ్మన్నాను అండి

అప్పుడు స్లాబ్ వేయించుకోవాలంటే మరి ఖర్చు ఎక్కువ అవుతుందేమో మరి అప్పుడు సిమెంట్కి అది ఇసుక అది కొంచెం ఎక్కువ పడుతుందేమో కదండీ మరి

అయ్య బాబోయ్ అప్పుడు మరి సిమెంట్ మరి కొంచెం మంచిది వాడతారా ఏ సిమెంట్ వాడతారో మరి

మరి ఒక్క రూమే వేస్తే ఏం సరిపోతుందండి మరి ఆ రూమ్ రూమ్ ఉంటే సరిపోదు కదండీ మరి దానికి అటాచ్డ్ కొంచెం బాత్రూం లాంటిది కూడా ఉండాలి కదండీ మరి

మరి అయితే మీ ఇసుక ఎంత పడుతుందో మరి ఇసుక ఇంకా మిగతా మెటీరియల్ చాలా ఉంటుంది కదా మరి అన్నింటికీ మరి మొత్తం మీరే చూసుకోవాలి మరి ఆ బేస్మెం బేస్మెంట్ వరకు కొంచెం బలంగా వెయ్యాలండి స్ట్రాంగ్గా మరి ఎందుకంటే మరి ఫ్యూచర్లో ఒక వేళ్ళ పైన వేసుకోవడానికి కూడా బాగుంటుందని మీరే చెప్తున్నారు కాబట్టి బేస్మెంట్ కూడా కొంచెం బాగా స్ట్రాంగ్గా వెయ్యాలి మరి అదే చూడండి మరైతే మరి మరి ఎప్పుడు వచ్చి మరి పని ఇది చేస్కుంటారు అనేది మీరు చూసుకుని మరి చెయ్యండి మరైతే సరే అయితే అయితే నేను నేను మంచి రోజు చూసి మీకు ఫోన్ చేస్తానండి లేకపోతే ఎవరినైనా పంపిస్తానండి